హలో బస్సు ఎక్కడికి వెళుతుంది మేము అనంతగిరికి వెళ్ళాలి మేము అనంతగిరి వెళ్ళాలి అంటే ఇప్పుడు వికారాబాద్ వెళ్ళి వెళ్ళాలా ఇప్పుడు శంకరపల్లిలో ఉన్నాము శంకరపల్లి నుంచి ఏ బస్సు ఎక్కాలి మేము రాంగ్ రూట్ రాంగ్ బస్సు ఎక్కినాము అందుకే తెలియదు ఇక్కడనే క్రొత్తగా వచ్చినాము మేము వెళుతుంది కదా టైమ్కు ఉంటాయా బస్సులు లేకపోతే అది వెంబడే ఉంటాయా సరే సరే సరే సార్ సరే సరే సరే సార్ థ్యాంక్ యూ